నమస్కారం అండి విజేత సూపర్ మార్కెట్ రామారావుపేట కాకినాడ చెప్పండి చెప్పండి మేడం వ్రాసుకుంటా సరే అండి అంటే మీకూ పాతిక కేజీలు సరిపోతాయా అండి పదమూడు వందలు పడుతుంది అండి బస్తా వ్రాసుకుంటాము మేడం చెప్పండి

సరే మేడం అవును అండి అవును అమ్ముతాము సరే అండి కారానికే కాదండి పంపుతాము ఉంటాయి అండి ప్యాక్ చేస్తాము ఉంటాయి

ఓకే మేడం ఉంటుంది అండి గోధుమరవ్వ సరే అండి సరే మేడం ఉన్నాయి అండి ప్యాకెట్స్ టైపులో ఉన్నాయి ఉన్నాయి మేడం

రాళ్ళ ఉప్పు అంటారు కళ్ళుఉప్పు ఉంది మేడం సరే మేడం ఓకే మేడం ఓకే మేడం ఉన్నాయి అండి కుంకుడుకాయలు ఉన్నాయి సరే మేడం సరే మేడం ఇంకా ఏమైనా కావాలా మేడం

ఇంకా ఏమైనా కావాలా మేడం ఓకే మేడం పేస్ట్ అంటే ఏ కంపెనీది ఇమ్మంటారు మేడం టంగ్ క్లీనర్ సెట్ ఉన్నది మేడం కాకపోతే మీరు పేస్ట్ అన్నారు కదా ఏది ఏ బ్రాండు క పంపమంటారు కోల్గేటా మేడం ఆక్టివ్ సాల్ట్ ఉన్నాయి మేడం ఓ ఓరల్ బి ఇంకా కోల్గేట్ ఓకే మేడం సోప్స్ ఉన్నాయి మేడం అంటే ఏ కం ఏ కంపనీ మెడిమిక్సా మేడం ఓకే మేడం ఎన్ని ఎంత ఎన్నిసెట్లు ఎన్ని సబ్బులు మేడం ఓకే మేడం ఓకే హిమ హిమాలయ షాంపూ మేడం ఓకే అంటే మీకు దాని మీద అంటే ఎంత ఎంఎల్ కావాలి మేడం ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఓర్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఓకే మేడం ఓకే మేడం హెయిర్ ఆయిల్ బాడీ లోషన్

పాండ్స్ పౌడర్ సరే మేడం ఉన్నాయి మేడం సెట్టు టైపు వస్తున్నాయి మేడం ఉన్నాయి సరే మేడం ఇప్పుడు రెడీమేడ్ మనకి ఉప్మా తయారు చేసుకోవడానికి వస్తున్నాయి మేడం అవి ఏమైనా ఇమ్మంటారా ఉన్నది మేడం అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్సా మేడం లేకపోతే థౌసండ్ గ్రామ్సా ఓకే మేడం ఇంకేమైనా కావాలా మేడం అంటే ఆల్ఔట్స్ లేదా గుడ్ నైట్ స ఓకే మేడం సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్స్ లేదా పామ్ ఆయిల్ ప్యాకెట్స్ సరే మేడం

పలవ సరుకులు గట్రా ఉన్నాయి మేడం

సరే మేడం డ్రింక్ బాటిల్స్ ఏమైనా కావాలా మేడం

అవును మేడం వస్తుంది సరే మేడం అంటే డ్రింక్ బాటిల్స్ కూడా ఏమైనా కావాలా మేడం స్ప్రైట్ కానీ థమ్స్ అప్ కానీ సరే మేడం ఇంచుమించు ఒక పదిహేను వందల పైనే పడుతుంది మేడం మీరు చెప్పిన దానికి రెండు వేలు మధ్యలో వస్తుంది ఫ్రీ డెలివరీయే మేడం మీ అడ్రస్ అనేది ఉందిగా మీరు ఆల్రెడీ తీసుకున్నారు కదా మేడం మీ అడ్రస్కి పంపిస్తాము సరే మేడం మొత్తం అంత లిస్ట్ మేము డెలివరీ బాయ్తో పంపిస్తాము అప్పుడు పే చేసి డెలివరీ బాయ్కి ఇద్దురు సరే మేడం ఓకే మేడం ఓకే మేడం నమస్కారం థ్యాంక్స్